ప్యారడైస్ రెస్టారెంటా అండి నేను మార్నింగ్ ఫుడ్ చేసుకున్నాను అండి అది ఏమైంది అంటే మీరు ఆర్డర్ చేసింది బాగా ఉంది కాకపోతే ఏంటంటే అది మీరు పంపించింది బాగా ఉంది కానీ మాకు డెలివరీ అయ్యేసరికి మాకు ఆ ఫుడ్ చేంజ్ అయిందండి నేను అనుకున్న నేను ఆర్డర్ చేసిన ఫుడ్ రాలేదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే పోని ఏదో ఒకటి తీసుకుందాం అని అనుకున్నాం కానీ ఆ ఫుడ్ ఎలా ఉందంటే కొంచెం ఒలికిపోయినట్టు ఐ మొత్తం ప్యాక్ అంతా ఓపెన్ అయిపోయి ఆయిల్ అంతా కారి అలా ఉందండి మేము మళ్ళీ మీ రెస్టారెంట్కి ఫుడ్ తిరిగి పంపి పంపించేద్దామని అనుకుంటున్నాం అండి మొత్తం ఫ్యాక్స్ అన్నీ ఓపెన్ అయిపోయి అంటే మొత్తం ఫుడ్ అంతా బయటకు వచ్చి మొత్తం కవరుకు అయిపోయి అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఆర్డర్ చేసిన ఫుడ్ ఒకటి మీరు తీసుకొని మీరు పంపించిన ఫుడ్ ఒకటి అండి మళ్లీ ఇంకోటి ఏంటంటే లేటుగా కూడా ఆర్డర్ వచ్చింది మొత్తం మీరు మేము అనుకున్న ఫుడ్ అయితే రాలేదు మొత్తం అంతా చిందరవందరగా వచ్చింది అండి అంటే మొత్తం ఆయిల్ అంత కారి సగం ఫుడ్ కవర్లో ఉండి సగం ఫుడ్ బాక్స్లో ఉండి అలా వచ్చింది అండి చాలా ఘాటుగా కూడా ఉందండి ఎక్కువ ఆయిల్తో ఉంది తాజాగా కూడా లేదు అందులో మళ్ళీ మాకు కర్ద్ స్పూన్స్ కూడా ఇవ్వలేదండి జస్ట్ బాక్స్ ఒకటి పంపించారు ఆ ఫుడ్ కవర్తో పాటు ఇంకేం లేవండి మేము తిరిగి మీ రెస్టారెంట్కి పంపించేస్తున్నాం అండి అందుకని మీకు కాల్ చేసాము ఓకే అండి థ్యాంక్ యూ అండి